గత సాం గత కొన్ని సంవత్సరాలుగా మన ఎండాకాలంలో సమ్మర్ వచ్చేసరికి సన్ వేడి బాగా పెరిగిపోతుంది చాలా సన్నీగా ఉంటుంది ఈ వెదర్ రిపోర్ట్లో టెంపరేచర్ ఎక్కువగా చూపించడము చూపించడమనే కాదు ఉన్నది థర్టీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ అన్నా మనకి ఫీల్ అయ్యేది ఫిఫ్టీ ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ అలా చూపించడము అది కూడా ఎందువల్ల అంటే ఇప్పట్లోనే మొత్తమంతా డిఫారెస్టేషన్ చేసేసి డిఫారెస్టేషన్ చేయడం వల్ల మొత్తం ట్రీస్ అనేవి లేకుండా పోయి అండ్ అలాగే ఈ కాలువలు లాంటివి చిన్న చిన్న కెనాల్సు కూడా కప్పేసి కంపెనీస్ అవి కట్టేసుకొని టోటల్గా మన ఎర్త్ మీద కూల్నెస్ని అనే కూల్నెస్ అనేది తగ్గించేసాము కూల్నెస్ అనేది తగ్గించడంతోని ఎక్కువగా సన్నీగా ఉంటుంది అండ్ అలాగే చెట్లు లేవు కరెక్టుగా వాటర్ ఉండట్లేదు దానివల్ల సరిగ్గా వర్షాలు కూడా పడ్డట్టు పడటం లేదు రెయినీ సీజన్ సిక్స్ మంత్స్కి వన్ మంతో ఎంతో పడుతుంది వాటరు అదే వర్షంని వర్షం నుంచి నెక్స్ట్ థింగే వచ్చేసి పర్యా వరణ సమస్యలు అంటే ఇంకేం లేవు కానీ ఎక్కువ టెంపరేచర్ అనేది వస్తుంది ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది లైక్ బ్యాంగ్లూ మెయిన్ ఎక్కడ అంటే బ్యాంగ్లూర్లో వాటర్ స్కేర్స్కే ఇక స్కేర్సిటీలనీ ఇంకా అలాగే ఇంకా ముందు ముందు ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నాము చాలా చేంజ్ వచ్చి వస్తుంది కొన్ని సంవత్సరాలుగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొత్తం అంతా డెవలప్ అవుతుంది కానీ నేచర్ ధట్స్ లైక్ ఏం లేదు ఎండా అంతా పెరిగిపోతుంది కదా ఎండ పెరిగిపోవడము డిఫారస్టేషన్ చేసేయడం వల్ల ఎండ తీవ్రతలు పెరిగిపోతున్నాయి